నేను ప్రభుత్వం వారు నిర్వహించే లైబ్రరీలకు ఎక్కువగా వెళుతు ఉంటాను ఆ లైబ్రరీలో అన్ని రకమైన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి అదే విధంగా నేను కూడా పుస్తకాల సేకరణ చేస్తు ఉంటాను బుక్స్ను ఆర్డర్ చేసుకొని అవి చదవడం పూర్తి అయిన తర్వాత మిగతా వారికి కూడా ఆ పుస్తకాన్ని చదువుకునేందుకు ఇస్తు ఉంటాను అదేవిధంగా నేను కూడా మా ఇంట్లో ఒక గద్ గదిను లైబ్రరీగా మార్చడం జరిగింది నాకు పుస్తకాల సేకరణ అనేది చాలా ఇష్టమైన ఒక అలవాటుగా మార్ మారింది నాక్ నాకు మా ఇంట్లో లైబ్రరీని ఇంకా పెద్దదిగా చేసి మిగిలిన వారికి కూడా చదువుకునేందుకు ఆ పుస్తకాలు అందుబాటులో ఉండాలి అనేది నా కల అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను